నేను యోగా చేయటం వలన వ్యాయామం చేయటం వలన కూడా నాకు ముఖ్యంగా శారీరక పెరుగుదల మానసిక ఒత్తిడి తగ్గటం ప్రశాంతత అదే విధంగా మలబద్దకం సమస్యలు అన్నీ కూడా తగ్గాయి ముఖ్యంగా నాకు ఈ షుగర్ లెవెల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగానే తగ్గాయి మా తాతయ్యగారు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు ఆయనకు చిన్న చిన్న మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మానసిక ఒత్తిడి వంటి సమస్యలు చాలానే తగ్గాయి మెరుగైన భావోద్వేగాలు మనకు ఎక్కువగా చూడవచ్చు మన జీవితంలో యోగా అభ్యసించడం వల్ల మనకు ముఖ్యంగా ఒక పని మీద ఏకాగ్రత పెరుగుతుంది ఇది మనకి ఒక పని మీద ఖచ్చితమైన ఏకాగ్రతను పెంచుతూ మనం జీవితంలో ముందుకు నడిపించడానికి యోగా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది